హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటే కాలేజ్లా నా పర్స్ మర్చిపోయినా సార్ నేను ఇంటికొచ్చినంక చూసుకున్నా అవును సార్ క్లాస్రూమ్లో సార్ ఇంజనీరింగ్లో సీఈసీ సిఎస్ ఉన్నాయి సార్ ఒక ఏటీఎమ్ కార్డ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సార్ సరే సార్ ఎప్పటి వరకు అవుతుంది సార్ టైం పడుతుందా

సెక్షన్ ఏలో అవును సార్ అవునవును చూడండంటున్నా కదా ఏటీఎమ్ కార్డ్ ఉందనే కదా మళ్ళీ నేను కాల్ చేసి మరీ అడుగుతుంది అదే తొందరగా చూడమనండి చేస్తాం కానీ మీరు ఒకసారి తొందరగా చూడమని చెప్పరా కొంచెం